మేము మా ఇంటి చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులనేవి పాటిస్తాము అందులో ముందుగా చెప్పాల్సింది ఏమిటంటే ఉదయాన్నే లేవగానే మన ఇంట్లో ఆడవారు అంటే మా అమ్మ గారు మా ఇంటి ముందున్న వరండా లేకపోతే కాళీ స్థలంలో తుడవటం మొదలు పెడతారు రోడ్డు వరకు తుడుస్తారు ఎందుకంటే రోడ్డు మీద నుంచి వచ్చినప్పుడు మనము చాలా రకాల దూళి దుమ్ము ఆకులు అలమలు ఇలాంటివన్నీ మన ఇంటిలోకి ప్ర వస్తాయి కాబట్టి మన ద్వారా వాటిని తుడవడం మొదలుపెడతారు తుడిచి ఒక వైపునుంచి తుడుచుకుంటూ వచ్చి చివర మూలవరకు తీసుకువెళ్లి అక్కడ పోగు పెడతారు దాన్ని తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేసుకుంటాము అలాగే మేము మా ఇంటిలో తయారయ్యే చెత్త అంటే తడి చెత్త పొడి చెత్త విడి విడిగా వేసుకొని దానికొక డబ్బా దీనికొక డబ్బా పెట్టుకొని తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా వేయడం జరుగుతుంది ప్రతీ రోజూ కూడాను ఆ రెండు డబ్బాలు మేము బయట పెట్టడం జరుగుతుంది బయట పెట్టిన డబ్బాలను మన ప్రతీ ఇంటికి ఇప్పుడు చెత్త వ్యాన్లనేవి వస్తున్నాయి వ్యాన్కి చెత్త వేసే దాంట్లో వేస్తారు అలాగే పొడి చెత్త ఎక్కడ వేయాలో అక్కడ వేసుకుని వారు ఆ డబ్బాలను మళ్ళీ తిరిగి అక్కడ పెట్టేసి చెత్తను మాత్రం వేసుకొని వెళ్ళిపోతారు ఇలా మేము మా ఇంట్లో ఉన్న చెత్తను మేము ప్రతీ రోజు ఏ రోజుకారోజు శుభ్రం చేస్తూనే ఉంటాము తరువాత ఇక శుభ్రంగా అంటే మా ఇంటి ముందు ఉన్న డ్రైనేజ్ కానీ లేకపోతే అవతల స్థలంలో ఏదైనా చెత్త వేయడం అలాంటివి ఏమి చేయము డ్రైనేజ్ అనేది మా ప్రతీ రెండు రోజులకొకసారి తీయడానికి మున్సిపాలిటీ నుంచి వస్తారు వారు సరిగా తీస్తున్నారో లేదో మేమే చూసుకోవాలి వారు సరిగానే తీయ్యకపోతే కనుక దగ్గరుండి తీసుకొనే బాధ్యత మనదే కాబట్టి నేనే వారు వచ్చినప్పుడల్లా సరిగ్గా తీయకపోతే రెండు మూడు సార్లు నేనే తీసుకోవడం జరిగింది ఇదంతా ఎందుకంటే ఎప్పుడైతే డ్రైనేజీలో చెత్తపేరుకుపోతుందో అక్కడ దోమలనేవి చేరుతాయి లేదా ఏదొక వాసన రావడం కానీ ఇలాంటి వన్నీ జరుగుతాయి ఇలాంటివి ఏమి రాకుండా ఉండడం కోసం వారొచ్చిన్నప్పుడు సరిగ్గా తీయమని చెప్పాలి లేదా మన ఇంటివరకైనా మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మా ఇంటిదగ్గార చు ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఏ ఏ నీళ్ళు అనేవి నిల్వ లేకుండా చూసుకుంటాను కింద రోడ్ అంటే వర్షం పడేప్పుడు కానీ లేదంటే ఏదైనా పని జరిగేటప్పుడు కానీ నీళ్ళు అనేవి నిల్వ ఉండకుండా చూసుకుంటాము ఎందుకంటే నీళ్ళు నిల్వ ఉన్నాయంటే అక్కడ మీకు దోమలనేవి కుట్టడం జరుగుతుంది దోమ లెక్కువచ్చినాయంటే మీకు జ్వరాలు అలాగే టైఫాయిడ్ ఫీవరు ఇలాంటి వన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనము నీళ్ళు అనేవి నిల్వ లేకుండా అంటే బయట చెత్త లాగ లేకపోతే నీటిలో నాచు పట్టడం ఆ నాచు పట్టిన తరువాత బురద ఇలాంటివి లేకుండా మనం నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి చుట్టు పక్కల అలాగే మనం ఇంకా శుభ్రంగా ఉండడానికి ఏమి చేయాలంటే మన ఇంటి బయట ఒక నీళ్ళ బక్కెట్టుని పెట్టుకుంటే మనం ఎక్కడినుంచైనా వచ్చి తిరిగి తిరిగి వస్తాం కాబట్టి ఎక్కడినుంచో దుమ్ము ధూళి మన కాళ్ళ చొప్పులికి మన కాళ్ళకి ద్వారా ఇంటిలోకి ప్రవేశమవుతుంది అది మనము అరికట్టడానికి మన ఇంటి బయట ఒక బక్కెట్ నీళ్లు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్లి వచ్చినా మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్లడమనేది చేస్తే ఈ చెత్త లేకపోతే దూళి అనేది ఇంట్లోకి రావడం తగ్గుతుంది ముప్పై శాతం వరకు తగ్గడంలో వారికది చాలా ఉపయోగ పడుతుంది అలాగే మనము ఏమి చేయాలంటే వాసన ఏది ఇంటి ముందు మొక్కలు పూల మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కలుపు మొక్కలు అలాంటి వేమి లేకుండా తీసేయాలి అలాగే మట్టిని కూడా మనం ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి మొక్కలికి నిల్వ ఉండే విధంగా అంటే వాటికి బలం వచ్చేలాగా కొన్ని పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు వేసుకుంటే మనకి ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి కూడా రావడం జరుగుతుంది ఇలాంటి వన్నీ చేసి మన చుట్టు పక్క ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని నా ఉద్దేశం